సూర్య కుమారి మేడం గారు నమస్తే ఎలా ఉన్నారు ఏంటి సంగతులు చెప్పండి ఓ మంచిది నేను కూడా బాగున్నాను మేడం సరే ఏదో పని మీద వచ్చానన్నారు కదా అది ఏమిటో చెప్పండి ఓ అది మేము ప్రాంతాలవారీగా ఖర్చు వివరాలు ఉంటాయి ముఖ్యంగా భారతదేశంలో రెండు లేన్ల రహదారికి నిర్మించడానికి సగటున పెట్టుబడి ఒక కిలోమీటరుకు సుమారు ఒక కోటి రూపాయలు అవుతుంది దాని ప్రకారం మనం యాభై కిలోమీటర్లకు చూస్తున్నట్లుగా రెండు లేన్లు రహదారికి నిర్మించడానికి సుమారు యాభై కోట్లు ఖర్చు అవుతుంది అయితే నిర్దిష్ట ప్రాంతం యొక్క భూభాగం భౌగోళిక పరిస్థితులు మరియు ఇతర అంశాలపై ఆధారపడే ఆధారపడే ఈ ఖర్చు అనేది మారవచ్చు అం అంతే అవుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నాం మేడం ఈ తూర్పుగోదావరి జిల్లాలో అదనంగా ఆ అదనంగా రహదారికి నిర్మించడానికి ఉపయోగించే సామాగ్రి మరియు పనిముట్లు ధరలపై కూడా ఖర్చు అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో నిర్మాణంలో సామాగ్రి ధరలు అధికంగా పెరిగాయి అందువల్ల ఈ రహదారి ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గదు మేడంగారు ధన్యవాదములు